ధూమపానం మన ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది ధూమపానం వల్ల లంగ్స్ లివర్ అనేది దెబ్బ తినడానికి అవకాశం ఉంటుంది అనేకమంది యవనస్తులు కూడా ఈ ధూమపానానికి మరి అడిక్ట్ అయ్యి వారి యొక్క భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు దీన్ని బ్యాన్ చేయడానికి ప్రభుత్వం వారు ఖచ్చితంగా ఏదో ఒక స్కీమ్ అనేది తీసుకురావాలి దీని యొక్క ప్రభావం ఇలా ఉంటే ముందు తరాల్లో మంచి సిటిజన్స్ని తయారు చేయడానికి అవకాశం ఉండదు దీన్ని నివారించాలంటే ముఖ్యంగా గవర్నమెంట్ వాళ్ళు వీటిని బ్యాన్ చేసినట్లయితే యూత్ మీద ప్రభావం పడకుండా వాళ్ళు జాగ్రత పడినట్లయితే బాగుంటుందని మా అభిప్రాయం